ఎస్ ఎగ్జాక్ట్లీ నేనన్నది పుస్తకాన్ని పుస్తకం మీదున్న కవర్ని చూసి ఎప్పుడూ అంచనా వెయ్యకూడదు బట్ నేనైతే ఒకసారి అంచనానే వేశాను బట్ ఇక్కడ పైన బొమ్మలు బాగుండేటప్పటికీ క్రింద లోపల కూడా ఓ బాగానే ఉంటాయి గదా గేమ్స్ బాగానే ఉన్నట్టున్నాయి అనుకుని చాలా సార్లు పొరబడ్డాను బట్ పైనది అట్టకి లోపలుండే కథలకి ఏమి సంబంధమే లేదు బట్ నేను ఆ రోజు అలా మోసపోయాను బట్ ఎప్పుడూ అలా మోసపోవద్దు అక్కడుండేవి వేరుగా ఉంటే మనం లోపలుండేటి లెసన్స్ అనేది వేరుగా ఉంటుంది